యాపిల్ స్టోర్ నుంచేనా సార్ మాట్లాడేది సార్ నేను ఒక ఐఫోన్ పర్ఛేజ్ చెయ్యాలి అనుకుంటున్నాను మీ స్టోర్లో ఉన్న మోడల్స్ చెప్పగలరా సార్ ఐఫోన్ మోడల్స్ కొన్ని అంటే దాని ప్రైజెస్ చెప్పగలరా సార్ ఒక లిమిటెడ్ ప్రైజ్ అంటే వన్ ల్యాక్ లోపు ఉండేవి కానీ చెప్పగలరా ప్రైజెస్ అవును సార్ ఓకే సార్ సరే సార్ అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న యాపిల్ బ్రాండ్స్లో ఏది మంచిగా ఉంటుంది ఏది మంచిగా ఉంటుంది సార్ ఐపిల్ యాపిల్ మోడల్స్లో ఏది మంచిగా ఉంటుంది సార్ మోడల్ స్టూడెంట్స్కి ఓకే సార్ మీ స్టో యాపిల్ స్టోరు ఏ టైమ్ నుంచి ఏ టైమ్ వరకు ఓపెన్గా ఉంటుంది సార్ ఓకే సార్ ఓకే సార్ టుమారో వచ్చి ఓకే సార్ ఈ నంబర్కే సెండ్ చేసేస్తాం సార్ ఏమి లేవు సార్ అంతే సార్ రేపు వచ్చి తీసుకుంటాను సార్ సమీర్ సార్

సరే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే